మీ షాప్లో ఏం బంతి పువ్వులు ఎంత కిలో అవి బయట ఫిఫ్టీ రుపీస్కే కదా బంతి పువ్వులు

ఓకే మేము రేపచ్చి చూసుకొని ఎన్ని ఎన్ని అప్పుడే అప్పుడే చూపిస్తారు కదా మేమొచ్చి రేపు చూసుకొని అప్పుడే చెప్పేస్తాం అప్పుడే ఇవ్వండి ఓకే చూసి దాన్నిబట్టి తీసుకుంటాం థ్యాంక్ యూ మ్యాడమ్